హలో లోన్ ఎగ్జిక్యూటివ్ని మాట్లాడుతున్నాము మీరు ఇన్స్టాల్మెంట్లో టీవీ తీసుకున్నారు టీవీకి ఇన్స్టాల్మెంట్ కట్టలేదు ఈ నెల్లో ఇన్ట్రెస్ట్ పడతుంది బ్యాంక్ చార్జీలు పడతాయి మొత్తం మీరే భరించాలి

బ్యాంక్ చార్జీలు ఏడొందల యాభై రూపాయలు పడతాయి అవి బ్యాంక్లో మీకే కట్ అయిపోతయ్ ఇక్కడొక చెక్కు బౌన్స్ అయ్యిందని దీనికొక ఏడొందల యాభై రూపాయలు కట్టాలి అవన్నీ మీరే భరించాలి టైముకి కట్టాలి ఈ నెల్లోనే ఈ నెల్లోనే కట్టాలి

ఇలా కట్టుకుంటే మీరే లాస్ పడతారు రెండు వేేల ఐదొందల రూపాయలానూ ప్లస్ పెనాల్టి ఏడొందల యాభై రూపాయలు మూడు వేల రెండొందల యాభై రూపాయలు కట్టాలి మూడు వేల రెండొందల యాభై ఏడొందల యాభై రూపాయలు

ఇంత లే లె బ్యాంక్లో బ్యాంక్లో కూడా పడుతుంది ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్క రేట్లు ఉంటాయి ఒక్కొక్క బ్యాంక్లో నాలుగొందల యాభై పడతాయి ఒక్కొక్క బ్యాంక్లో ఐదొందలు పడతాయి రకరకాలుగా ఉంటాయి అవి మనం చెప్పలేము మీరు ఏ బ్యాంక్లో అకౌంటు ఉంటే ఆ బ్యాంక్లో దాని ప్రకారం పడతూ ఉంటాయి అంతే

సరే